హలో హలో చెప్పండి నమస్తే మ్యాడమ్ చెప్పండి అవును మ్యాడమ్ చెప్పండి ఓకే దొరుకుతాయి మ్యాడమ్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మ్యాడమ్ ఫైవ్ థౌసండ్ అబౌ మ్యాడమ్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ థౌసండ్ అట్లా ఉంటుంది మ్యాడమ్ ఉన్నాయి మ్యాడమ్ మ్యాడమ్

చేస్తాం మ్యాడమ్

సిక్స్టీన్ సిక్స్ సెవెన్టీన్లో వస్తుంది మ్యాడమ్ లా థర్టీన్ హండ్రెడ్ ఓకే మ్యాడమ్ మీరు అయితే రండి షాప్కి అయితే లొకేషన్ షేర్ చేస్తాను ఏ టైమ్ అయిన పర్లేదు మ్యాడమ్ లేదు మ్యాడమ్ మీరు వచ్చి కాల్ చేసారంటే మేము ఓపెన్ చేస్తాం మ్యాడమ్ అట్ల ఏమి లేదు ఓకే మ్యాడమ్ నేను లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తాను మ్యాడమ్ ఓకే మ్యాడమ్